హలో నమస్తే అన్న నేను ఇన్సురెన్స్ నుంచి మాట్లాడుతున్నా అన్న అదే అన్న ఇన్సూరెన్స్ ఇప్పుడు కొత్తగా కొన్ని స్కీమ్లు వచ్చినాయి అన్న మన హెల్త్ ఇన్సూరెన్స్కి అది మీకు చెప్దామని కాల్ చేసుండే అన్న సరే అన్న అంటే ఇప్పుడు మధ్య తరగతి కంటే ఇప్పుడు స్టార్టింగ్ వెయ్య రూపాయలు నుంచి పదివేలు వరకు కూన అన్న నెలకి వెయ్య రూపాయాల నుంచి పదివేలు వరకు కట్టుకోవచ్చు దానికి తగ్గట్టు మనకి అంటే ఉంటాయి అన్నట్టు అన్న ఇక మనకి లాభాలు ఉంటాయి అన్నట్టు దానికి తగ్గట్టు ఇప్పుడు మీకు ఎట్లా కావాలి అన్న అంటే ఇక నెల నెలకి మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒకటే సారి నెలకి కాకుండా మొత్తం సంవత్సరానికి ఒకసారి కట్టచ్చు అన్న అది ఒకటి డెబ్బైవేల ప్యాక్ ఉంటుంది అన్న ఆ ప్యాక్ ఒక్కటి కడితే మొత్తం అన్నిటికి వస్తుంది అన్న మికి ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ మొత్తం వస్తుంది అన్నట్టు ఆ ప్యాక్ మీకు ఇంకా ఏమన్నా డౌట్లుంటే అడగండి అన్న అది మనకి బండ్లకూను మా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు కలిపి కొత్తగా మన హెల్ప్ ఇన్సూరెన్స్ వాళ్ళు కొత్తగా తీస్కచ్చిళ్ళా అన్న అది ఎట్లా అంటే ఒక లక్ష రూపాయాలు కట్టాలి అన్న మొత్తం సంవత్సరానికి మీ బండికును మీ ఇండ్లు ఇండ్లు ఉన్న కుటుంబం మొత్తానికి ఆరోగ్యానికి మొత్తం ఇన్సూరెన్స్ వస్తుందన్నట్టు అది అంటే యాక్సిడెంట్స్ ఉంటాయి అన్న అది యాక్సిడెంట్స్ కూడా మా మా ఇన్సూరెన్స్ వాళ్ళు కొంచం వేరే అంటే వెతికి వెరి వెరిఫై చేసి ఇవ్వాలి దానికి మీకు ఇయ ఇవవద్దా ఇన్సూరెన్స్ అట్లా ఆలోచించి ఇస్తారన్నా

ఇక మనం మధ్య తరగతి ప్యాక్ అంటే అన్న ఇది అన్న డెబ్బై ఐదు వేలో ఉంటుంది అన్న సంవత్సరానికి మన అన్నీ కవర్ అవుతాయి మ్యాక్సిమం ఒక ఎనభై శాతం హాస్పిటల్లు కవర్ అవుతాయి అన్న మంచి హాస్పిటల్లు సరే అన్న మంచిది అన్న